హలో అవును మ్యాడం చెప్పండి మ్యాడం అది తెలుసు మ్యాడం మీ నెంబర్ ఫీడ్ చేసి పెట్టున్న చెప్పండి మ్యాడం మంత్లీ ప్రొవిజన్ ఆల్రెడీ స్టార్ట్ చెప్పండి

ఓకే మ్యాడం సరే మ్యాడం కొత్తగా ఏమైనా యాడ్ చెయ్యాలా దాంట్లో లిస్ట్లో ఓకే మ్యాడం ఏది అవును అండి అవును ఓకే మ్యాడం టాయిలెట్ బ్రష్ యాసిడ్ ఇవన్నా కావాలా ఇప్పుడు ఇప్పుడు తెప్పించాము అండి ఈ మంత్ వచ్చింది అవునండి లాస్ట్ మంత్ మీరు ఒడొనిల్ కూడా అడిగి ఉన్నారు కదా బాత్రూం ఫ్రెషనర్ అది కూడా తెప్పించాము ఈసారి లాస్ట్ మంత్ స్టాక్ త్వరగా అయిపొయింది అందుకని ఈ సారి తెప్పించాము అండి ఓకే మ్యాడం అన్ని ప్యాక్ చేసి పెట్టెస్తాము ఈవినింగ్ హోమ్ డెలివరీ చేసేస్తాము మ్యాడం మీరు ఎందుకు రావడము హోమ్ డెలివరీ చేసేస్తాను మీరు ఫోన్ పే చేసెయ్యండి లిస్ట్ నేను పంపిస్తాను ఓకే మ్యాడం లిస్ట్ అంతా బాబు దగ్గర ఇచ్చి లిస్ట్లో ఎంత అయింది అని చూపించేస్తాడు తను మీరు తన దగ్గర పంపించేయండి ఓకే మ్యాడం ఒడొనిల్ వచ్చి టూ పాకెట్స్ వేస్తున్నాను తర్వాత టాయిలెట్ బ్రష్ హార్పిక్ యాసిడ్ ఒకటి వేస్తున్నాను బాత్ సోప్ కూడా మైసూర్ శాండిల్ ఒక ప్యాకెట్ ఫామిలీ ప్యాక్ ఆహ్ అండి ఓకే మ్యాడం సరే మ్యాడం ఈవినింగ్ పంపించేస్తాను మ్యాడం సరే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం